హలో ట్యాక్సీ డ్రైవరా అండి ఎక్కడ ఉన్నారు మీరు వచ్చారు అన్నారు నాకు మీరు కనపడడం లేదు మీరు ఎక్కడ ఉన్నారో కరెక్ట్గా చెప్పండి నేను ఇక్కడ ఒక సినిమా పోస్టర్ ఉంది చూడండి అక్కడ ఉన్నాను మీరు తొందరగా రండి